రేడియో టెలివిజన్ ప్రింట్ వంటి మాధ్యమాల్లో తెలుగు భాష వివిధ రకాలుగా ఉపయోగిస్తారు రేడియోలో వార్తలు పాటలు నాటకాలు చర్చలు వంటి కార్యక్రమాల్లో తెలుగు భాషను స్పష్టంగా సరళంగా ఉపయోగిస్తారు టెలివిజన్లో సీరియళ్ళు సినిమాలు వార్తలు చర్చలు రియాలిటీ షోలు వంటి కార్యక్రమాల్లో తెలుగు భాషను విభిన్న శైలితో ఉపయోగిస్తారు ప్రింట్ మీడియాలో వార్తపత్రికలు మ్యాగ్జిన్లు పుస్తకాలు వంటి వాటిలో తెలుగు భాషను ప్రామాణికంగా వ్యాకరణ శుద్ధితో ఉపయోగిస్తారు రేడియోలో ప్రాంతీయ యాసను కూడా ఉపయోగిస్తారు ఇది చూసేవారిని మ మరింత చేరువ చేస్తుంది టెలివిజన్లో పాత్రల స్వభావానికి అనుగుణంగా భాషను మారుస్తారు ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ప్రింట్ మీడియాలో విషయానికి అనుగుణంగా భాషను మారుస్తారు ఇది పాఠకులకు స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తుంది కొన్నిసార్లు మాధ్యమాలు యువతలను ఆకర్షించడానికి వారి భాషను కూడా ఉపయోగిస్తారు ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం వల్ల మాధ్యమాల్లో తెలుగు భాషను ఉపయోగించే విధానాల్లో మార్పులు వస్తున్నాయి యువతను ఆకర్షించడానికి మాధ్యమాలు వారి భాషను వారి శైలిని ఉపయోగించుకుంటున్నారు ఇది భాషలో మార్పులకు దారితీస్తుంది అయితే మాధ్యమాలు తెలుగు భాషను సరైన రీతిలో ఉపయోగించడం చాలా ముఖ్యం తద్వారా భాష యొక్క ప్రాముఖ్యతను కాపాడవచ్చు